నవలలోని పాత్రలు ఎలా జీవించే వాళ్లు అని దాని గురించి నేను ఆలోచిస్తే నాకు మీన అనే యొక్క నవల చాలా ఇష్టం అయ్యేది ఎందుకంటే ఆ నవల్లో మరి ఒక రైతు పాత్ర ఉదయం పొలానికి వెళ్ళటం కూలీలతో మాటలు మళ్ళీ ఇంకా పంటలు పంట తీయటము ఆ పరికరాలను వర్ణిస్తే ఆ సమయానికి గ్రామీణ తెలంగాణ ఎలా ఉండేదో నేను అర్థం చేసుకునేదాన్ని ఇంకా పాత్రలు మాట్లాడే భాష మాటల తీరులోని సాంప్రదాయము శైలులు ఆ ప్రాంతం యొక్క సంస్కృతి అవన్నీ కూడా ప్రతిబింబించాయి ఇంకా చూస్తే ఆ నవల్లో అక్కడ ఉన్న ప్రాంతాలు తెలుగులో ఒక ప్రత్యేకమైన పలుకుబడి ఉంటుంది ఇది నవల్లో వస్తే ఆ ప్రాంతం భాష శైలిని అర్థం చేసుకోవటానికి నాకు చాలా ఇష్టం అనిపించేది ఆ కాలంలో ఉన్న కుల వ్యవస్థ మహిళల స్థానంలో వాళ్ళు చిన్నతనంగా చూడటం వ్యవసాయము ఆధారిత జీవన విధానం పేదరికం శిక్షణలు ఇవన్నీ కూడా నవల ద్వారా చాలా స్పష్టంగా రాయబడ్డాయి ఇంకా చూస్తే పల్లె వాతావరణము వర్షాలు పడే కాలము ఎండాకాలాలు పొలాలు చెరువులు ఇంకా అక్కడ అన్నీ ప్రకృతి దృశ్యాలు ఎంత స్పష్టంగా అర్థమయ్యాయి అంటే నిజంగా నవలో ఉన్న పరిస్థితులని ఒక ఊరి క్రమశిక్షణ కానీ కుటుంబము సాంస్కృతి గ్రామీణ వ్యవస్థను అవన్నీ కూడా ఎంత చక్కగా ప్రతిభిబించాయో